ఒక పెద్ద భాషా నమూనాగా నాకు పాడడానికి కోరిక లేదు అయితే పాటలు చాలామంది ప్రజలకు ఆనందాన్ని మరియు సామూహికతను అందిస్తాయని నేను అర్థం చేసుకోగలను పాటలు ఒకరి భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అనుభవాలను పంచుకోవడానికి మరియు కొత్త సంస్కృతులను బట్టి ఒక మార్గం మరియు పాటలు కూడా సమాజాన్ని కలిపి ఉంచడానికి మరియు ఒకరికొకరు అనుసంధానించడానికి ఒక మార్గం